గుడ్ మార్నింగ్ చెప్పండి అవును వచ్చారండీ ఇప్పుడు ఏమైంది అంటే అంటే లైక్ ఏమన్నా అంటే గట్టి పదార్ధాలు ఏమన్నా తిన్నారా మీకు చెప్పాను కదండీ కొంచము మీకు క్యూర్ అయ్యే వరకు అలాంటివి తీసుకోవద్ధు అని అదే అదే ఆండీ మీకు త్రీ మంత్స్ వరకు ఏం తీసుకోవద్దని ఆల్రెడీ ముందు చెప్పాము మీరు అయినా తీసుకున్నారు సరే నేను హాస్పిటల్కి రండి నేను ఒకసారి చూసి దాన్ని బట్టి ఎట్ల ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని ఒకసారి చే సరే ఇప్పుడు మీరు ఫుడ్ ఏమన్నా తీసుకున్నారా సరే ఇప్పుడు మీరు రైస్ రైస్ కూడా ఏం తినకండి నైట్ ఎట్లా అంటే జూసెస్ తాగండి అదే ఆండీ దాని ప్లేస్ లోనే జూస్ తీసుకోండి జూస్ తీసుకొని తాగండి జూసెస్ ఉంటాయి కదా అన్నీ తాగొచ్చు జూస్ అయితే తాగండి ఓకేనా ఫుడ్ ఏం తీసుకోకండి కొంచం గట్టి పదార్థాలు ఉంటాయి కదా అట్లా చికెన్ మటన్ అట్లాంటివి అవాయిడ్ చేయండి ఫస్ట్ రండి ఒకసారి చెక్ చేస్తా ఎట్లా ఉంది మీకు ఏమైనా అయిందా అనేసి చూస్తా ఓకేనా ఓకే